మా ప్రాంతాలలో ఎక్కువగా కొండ ప్రాంతం అవ్వటం వలన ఇక్కడ కొండలలోని వాతావరణం చల్లగా ఉండటం వలన ఇక్కడ పర్యాటకంగా ఎక్కువగా జనాభా అనేవారు రావటం మాకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఇక్కడ సాయంత్రం హోటళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అదేవిధంగా ఇక్కడ ఫోటోగ్రఫీ వంటి రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ ఎక్కువగా రిసార్ట్లు హోటళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటరులు ఎక్కువగా డిమాండ్ ఉన్న వ్యాపారంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పర్యాటకంగా బాగా ఉండటం వలన ఎక్కువ మంది ఇక్కడ రాత్రులు స్టే చేసి ఇక్కడే గడిపి ప్రశాంతంగా జీవించి ఇక్కడ ఫైర్ క్యాంప్ వంటి క్యాంపులు వేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి వాతావరణం ఉండటం వలన సస్థానికంగా ఇక్కడ ప్రజలకు చిన్నచిన్న స్థానిక వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నాయి